తప్పకుండా తెలుస్తుంది లోపలి మనిషి ఇది మన మాజీ ప్రధానమంత్రి పీవి నరసింహారావు గారి ఆత్మకథ ఇందులో వారు చెప్పుకున్న చిన్ననాటి జ్ఞాపకాలు గ్రామీణ వాతావరణం చిన్నపిల్లలతో ఆడుకున్న ఆటలు వారు చదువుకున్న కళాశాల విశేషాలు స్నేహితుల గురించి చెప్పిన అంశాలు వారు రాజకీయ రంగంలో ఎదిగిన విధానం అంతేగాక ఇతర భాషలు నేర్చుకున్న సంగతులు ఇలా వీరి గ్రామీణ వాతావరణం నుండి ప్రధానమంత్రి అయ్యే వరకు వారు ఏ విధంగా కృషి చేసింది దీనికి సంబంధించిన విశేషాలను ఎన్నింటినో ఈ లోపలి మనిషి గ్రంథం తెలుపుతుంది ఈ గ్రంథం చదువుతున్నంతసేపు మనల్ని కూడా తన జీవిత గమనంలోకి తీసుకువెళ్ళి అవి మనకు పరిచయం చేస్తున్నట్టుగా ఈ రచన అంతటి వాస్తవిక సత్యాలను జీవిత విశేషాలను కాలానుగుణంగా కాలానుసారంగా విశేషాలను తెలుపుతుంది